నమస్కారం అండి చెప్పండి జియో సిమ్ కావాలా అండి ఇది వరుకు ఉన్న సిమ్నే జియోలోకి మార్చుకుంటున్నారా లేదంటే కొత్తగా సిమ్ కావలండి

ఏంటండి ఆహా కొత్తగా ఒక సిమ్ కావాలి అదే పాత సిమ్ ఏమి మార్చుకోవదు సరేనండి అయితే మీ ఆధార్ కార్డ్ తెచ్చారండి అయితే ఒకసారి ఇటు ఇవ్వండి ఆధార్ కార్డు ఇంకా ఇదిగోండి నంబర్లు అయితే ఏంటండి ఫోటో ఏమి అక్కరలేదండి నేను ఇక్కడ మీకు సిమ్ ఇస్తాను ఇది ఇచ్చిన రెండు రోజులకి ఒక రోజు రెండు రోజులలో మీకు యాక్టివేట్ అవుతుంది అండి ఇదిగోండి ఇక్కడ ఒక పది నంబర్లు ఉన్నాయి కదా ఈ నంబర్లలో ఏది కావాలో చూసుకోండి ఆ నంబర్ మీకు నంబర్ ఫోన్కు వస్తుంది మూడవది కావలండి సరే అండి అయితే ఇదిగోండి లాస్ట్లో యాభై తొమ్మిది ఉంది అదే కదండి చివరిలో సరే అండి అయితే ఈ నంబరు ఇస్తారా అండి దీనికి నెలవారీ ప్లాన్ వేయించుకుంటారా అండి అంటే ఇప్పుడు మీరు సిమ్ తీసుకున్నాక ఈ నెల రిచార్జ్ చేసుకో అక్కర్లలేదు దానికి గాను మీకు మోస్ట్ చెప్పండి ఈ నెల ఫ్రీ అంటే మీకు మావులుగా రిచార్జ్ సపరేటుగా చేసుకో అక్కర లేకుండా సిమ్ తీసుకున్నప్పుడు సిమ్కు ఏమి చార్జీలు తీసుకోకుండా నెలవారీ ప్లాన్ మాత్రం మీకు ఇస్తాం అన్నమాట అంటే మాములుగా సిమ్ ఐదు వందలు అలా అమ్ముతాం అండి కానీఇప్పుడు ఆఫర్ ఉంది ఆఫర్లో ఏంటంటే మీరు మీకు సిమ్ ఫ్రీగా ఇస్తాము కాని బ్యాన్స్ వేయించుకోవాలి అన్నమాట నెలకి అది ఎలాగో ఇప్పుడు సిమ్ తీసుకుంటున్నారు కదా ఏ బ్యాలెన్సు వేయవేయాలి అని అడుగుతున్నాను మూడు వందలు మూడు నెలలకి వేయమంటారా సరే అండి మూడు నెలలకు అయితే మీకు ఎనిమిది వందల యాభై రూపాయిలు అవుతుంది అండి మీకు రెండు జీబీ డేటా వస్తుంది అండి రోజుకి అం అంతే కాకుండా మీరు జియో తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో మీకు జియో సినిమాలు జియో సావన్ ఇవి కూడా అంటే జియో సినిమాలు అంటే దాంట్లో మొన్న క్రికెట్ వచ్చింది కదా అలాంటివి లేదంటే సినిమాలు అలాంటివి కూడా వస్తాయి ఫ్రీగా మీకు ఈ అవునండి మీకు ఫైవ్ జీ సిమ్ ఇస్తాను అండి ఫైవ్ జీ ఇప్పుడు ఫ్రీగా కూడా ఉంది అంటే రెండు వందల ముప్పై తొమ్మిది తర్వాత మీరు ఎంత రిచార్జ్ చేసుకున్న మీది ఫైవ్ జీ ఫోన్ అయితే డేటా మాత్రం అన్లిమిటెడ్ వస్తుంది టూ జీబీ అని చెప్పాను కదా మీరు ఫైవ్ జీ ఫోన్ అయితే మీకు అన్లిమిటెడ్ డేటా వస్తుంది సరే అండి అయితే ఇది ఎనిమిది వందల రూపాయలు వేస్తాను అండి ఒకసారి ఇలా నిలిచోండి ఫోటో తీసుకుంటాను సరే అండి ఒకసారి ఆధార్ కార్డు కూడా ఇవ్వండి అది కూడా పెట్టాలి అది కూడా ఫోటో తీసుకోవాలి సరే అయితే ఈ రెండు కలిపి నేను అక్కడ ఇస్తాను అండి అప్లోడ్ చేసాను సిమ్ తీసుకొని వెళ్ళండి మీరు ఇప్పుడు వేసుకొనవచ్చు ఫోన్లో కానీ సిమ్ మాత్రం రేపటి నుంచి పని చేస్తుంది ఆక్టివేట్ అయ్యాక అప్పటినుంచి మీకు ముప్పై రోజులు లెక్క వస్తుంది అండి మూడు నెలలు ప్లాన్ వేసుకున్నారుగా మూడు నెలలకి లెక్క వస్తుంది ఏమ్మన్న ఇంకా ప్రశ్నలు ఉంటే నా దగ్గర ఒకసారి రండి రేపు పొద్దున ఒకవేళ ఆక్టివేట్ అవ్వకపోతే అయిపోతుంది సిమ్ సరే అండి సరే అండి